విశ్వం అనంతమైన విస్తారం ఇందులోని నక్షత్రాలు గెలక్సీలు మనకు అంత దగ్గరగా లేవు వాటికి మన మధ్య దూరాలను ఎలా కొలుస్తారు ఈ కొలతలు మనకు విశ్వం గురించి ఏం తెలుపుతాయి అనే ప్రశ్న చాలా ఆసక్తికరమైనది దూరాలను కొలిచే కొన్ని పద్ధతులు విశ్వంలోని వస్తువులకు మధ్య దూరాలను కొలవడానికి శాస్త్రవేత్తలు అనేక పద్ధతులను ఉపయోగిస్తారు ప్రధానంగా ఈ కింది పద్ధతులు ఉపయోగపడతాయి ట్రిగనోమెట్రిక్ పారడాక్స్ సమీపంలో ఉన్న నక్షత్రాలకు దూరాన్ని కొలవడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు సమీపంలోని నక్షత్రాలు దూర నక్షత్రాల నేపథ్యంలో కొద్దిగా కదులుతున్నట్లు కనిపిస్తాయి ఈ కదలికను ఉపయోగించి నక్షత్రానికి దూరాన్ని లెక్కించవచ్చు సెఫిడ్ వేరియబుల్ స్టార్స్ కొన్ని నక్షత్రాలు తమ ప్రకాశాన్ని క్రమంగా మారుస్తూ ఉంటాయి వీటిని సెఫిడ్ వేరియబుల్ స్టార్స్ అంటారు ఈ నక్షత్రాల ప్రకాశం మరియు వాటి ప్రకాశంలో మార్పు వచ్చే కాలం మధ్య సంబంధం ఉంటుంది ఈ సంబంధాన్ని ఉపయోగించి నక్షత్రానికి దూరాన్ని కొలవవచ్చు రెడ్ షిఫ్ట్ విశ్వం విస్తరిస్తున్నందున దూరంగా ఉన్న వస్తువుల నుండి వచ్చే కాంతి ఎర్రగా మారుతుంది ఈ ఎర్రబాటును రెడ్ షిఫ్ట్ అంటారు రెడ్ షిఫ్ట్ విలువను ఉపయోగించి వస్తువుకు దూరాన్ని లెక్కించవచ్చు స్టాండర్డ్ క్యాండిల్స్ సూపర్నోవా వంటి కొన్ని ఖగోళ వస్తువులు ఎల్లప్పుడూ ఒకే ప్రకాశంతో మెరుస్తాయి వీటిని స్టాండర్డ్ క్యాండిల్స్ అంటారు వీటి ప్రకాశాన్ని ఉపయోగించి దూరాన్ని కొలవవచ్చు దూరాల కొలతలు మనకు ఏం తెలుపుతాయి విశ్వం ఎంత పెద్దది విశ్వం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఈ కొలతలు చాలా ముఖ్యం విశ్వం ఎంత వేగంగా విస్తరిస్తుంది విశ్వం విస్తరిస్తున్న వేగాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కొలతలు ఉపయోగపడతాయి విశ్వం ఎలా ఏర్పడింది విశ్వం ఎలా ఏర్పడిందో అర్థం చేసుకోవడానికి ఈ కొలతలు సహాయపడతాయి విశ్వంలోనే వస్తువుల నిర్మాణం విశ్వంలోని వస్తువుల నిర్మాణం గురించి తెలుసుకోవడానికి ఈ కొలతలు ఉపయోగపడతాయి ముఖ్యమైన విషయం విశ్వం చాలా పెద్దది కాబట్టి దూరాలను కొలవడానికి కాంతి సంవత్సరం అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు ఒక కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం సారాంశం ఏమిటంటే విశ్వంలోని వస్తువులకు మధ్య దూరాలను కొలవడానికి శాస్త్రవేత్తలు అనేక పద్ధతులను ఉపయోగిస్తారు ఈ కొలతలను మనకు విశ్వం గురించి అనేక విషయాలు తెలియజేస్తాయి